నేను ఇదే ఇన్సూరెన్స్ తీసుకుం తీసుకుందాం అనుకుంటున్నానండి సో దాని గురించి డాక్యుమెంట్స్ ఏవేంపెట్టాలి ఏవేమి మీకు సబ్మిట్ చెయ్యాలి అని చెప్పి కాల్ చేశాను యా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం లైఫ్ ఇన్సూరెన్స్ మా ఫ్యామిలీకి తీసుకుందాం అని ఓకే ఓకే

ఓకే ఓకే నేను టెన్ లాక్సు ప్రీమియుమ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను సో దాని గురించి ఇంక స్టెటస్సు ఇవ్వన్ని ఉన్నాయి కదా డాక్యుమెంట్సు ఓకే తీసుకొస్తాను ఒకసారి మీ పాలసీ ప్లాన్స్ అన్నీ ఒకసారి మీ పాంప్లెట్ అది నాకు ఏదైనా సెండ్ చేయగలరా ఓకే షూర్ షూర్ ఓకే